నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం నేను అన్ని రకాల మొక్కల్ని పెంచుతాను కానీ ఎక్కువగా పూల మొక్కలని కూరగాయ మొక్కలని పెంచుతాను ఎందుకంటే కూరగాయల మొక్కలు పెంచుకుంటే ఇంట్లోకి కావాల్సిన అన్ని కూరగాయలు మనం స్వచ్ఛ చక్కగా పెంచుకొని నన్ను ఎరువులు వేయకుండా చక్కగా పెంచుకొని వాటిని మనం సొంతంగా పెంచుకొని పండించుకోవడం వల్ల ఎరువులు వల్ల గాని వీట్ల వల్ల గాని మనకి ఏ అనారోగ్యం దరికి చేరకుండా ఉంటుంది అందుకని మనము సొంతంగా పెంచుకుంటే ఆరోగ్యమైన ఆహారం తీసుకోవచ్చని నేను మొక్కలని పెంచుకుంటాను మొక్కలు పెంచుకోవడం వల్ల నాకు ఎంత తృప్తి ఆనందము ఆహ్లాదం కూడా కలుగుతుంది అందుకే నేను మొక్కలు పెంచుకుంటాను